వంట వంట గదిలో వివిధ రకాలైన వంట పాత్రలు ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చి గ్లాస్ చిన్న గ్లాస్ కాఫీ టీలను తాగడానికి ఉపయోగిస్తాము పెద్ద గ్లాస్ని మంచినీళ్ళు తాగడానికి ఉపయోగిస్తాము అలాగే చిన్న ప్లేట్సు అల్పాహారం తీసుకోవడానికి పెద్ద ప్లేట్సు భోజనానికి ఉపయోగిస్తాం భోజనానికి ఉపయోగిస్తాము స్టీలు గిన్నె పాలు కాచుకోవడానికి పెరుగు తోడు పెట్టుకోడానికి ఉపయోగిస్తాము బాణలి వచ్చి కూరలను చేసుకోవడానికి ఫ్రై వేపుడు కూరలు అలా చేసుకోవడానికి ఉపయోగిస్తాము దానికి వచ్చి అన్నము అన్నం వండుకోవడానికి పులుసు కర్రీలు చేసుకోవడానికి ఉపయోగిస్తాము స్పూన్సు ఏమన్నా తినడానికి ఉపయోగిస్తాము అలాగే గెరిటలు గుంట గెరిటలు దుద్దీ అది పులుసు కూరలను ఇగురు కూరలను వండుకోవడానికి ఉపయోగిస్తాము చిల్లు గెరిట వచ్చి వేపుడు కూరలని చేసుకోవడానికి అలాగే నూనెలో ఉన్న వస్తువులని తీయడానికి ఉపయోగిస్తాము హస్తం వచ్చి అన్నం వడ్డించుకోవడానికి ఉపయోగిస్తాము బిందె వాటరు నీళ్ళను నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తాము జాడీలను పచ్చడి నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తాము నిల్వ పచ్చళ్ళను ఉపయోగించి నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తాము జాడీలని ఇట్లా వివిధ రకాలమైన వంట సామానులు ఉంటాయి వంట గదిలో వాటిని వివిధ రకాలైన ఉపయోగాలకు ఉపయోగించుకుంటు ఉంటాం ఉపయోగించి మనం వంట వంటను పూర్తి చేస్తు ఉంటాము